నేను మా స్నేహితులతో కలిసి కాలేజీ ట్రిప్కి వెళ్లాను అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము వండర్లా వెళ్ళాము హైదరాబాద్ దగ్గర ఉన్న స్థలమది పర్యాటక కేంద్రం అంటే హైదరాబాద్లో అదే ముందుగా వస్తుంది మా కాలేజీ వాళ్ళు అక్కడికి మమ్మల్ని తీసుకెళ్లారు అప్పుడు నేను మా స్నేహితులు చాలా బాగా ఎంజాయ్ చేశాం ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది అది తగ్గించుకోవాలంటే ఇక్కడికి రావచ్చు మీరు కూడా ఇక్కడికి రావచ్చు అక్కడికి మేము వెళ్లినంగనే ముందుగా మా బట్టలు చెక్ చేశారు దాని తర్వాత మేము వెళ్లి మా వస్తువులు చేంజ్ చేసుకున్నాము దాని తర్వాత మేము లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళాక అక్కడ చాలా రకాల బొమ్మలు ఉన్నాయి మేము చూసి ఆనందించాము ఆనందించి అందరికీ చూపించాము చూపించాక ఇంకా లోపలికి వెళ్ళాము లోపటికి వెళ్లి ఇస్తే ఇంకా పెద్ద పెద్దవి అన్ని ఉన్నాయి చూసి ఒకేసారి ఆశ్చర్యపోయాం మా కొత్త స్నేహితుడు వానికి ఏమీ తెలీదు అయినా కానీ చూసి అన్ని ఎక్కి ఆనందించాడు అప్పుడు లోపలికి వెళ్ళంగానే మాకు లగులోలకం కనిపించింది ముందుగా మేము అదే ఎక్కాము అది ఎక్కినప్పుడు మాకు చాలా భయమేసింది అది ముందుగా మా స్నేహితుడు చూపించాడు చూపించంగానే అది ఒకేసారి చూసి భయపడ్డాము అయినా మా స్నేహితుడు ఏం కాదు వెళ్దాం అన్నాడు అప్పుడు అందరం కలిసి ఎక్కాము ఎక్కినంగానే ఒకేసారి చిన్నగా స్టార్ట్ అవుతుంది తిరుక్కుంటూ తిరుక్కుంటూ పైకి ఎక్కుతూ ఉంటుంది పైకి వెళ్తున్నప్పుడు చాలా స్టార్టింగ్ భయమైతది దాని తర్వాత ఇంకా భయమైతది అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు అప్పుడు మనం మొత్తుకుంటాము మమ్మీ మా మా అని అప్పుడు అందరికీ చాలా భయమైతుంది దిగేటప్పుడు మేము అందరికీ చెప్పాము అలాగే ఎక్కొద్దా అని అయినా గానీ ఎవరు వింటలేదు మేము ఎక్కుతాం మేము ఎక్కుతాం అంటున్నారు మేము దిగాక అప్పుడు మేము వేరే స్థలానికి వెళ్ళాము అప్పుడు అక్కడ నీళ్లు నీళ్లు ఉండే స్థలాలు స్టార్ట్ అయినాయి పన్నెండింటికి స్టార్ట్ అయితది అక్కడ నీళ్లు ఉండేది మేం వెళ్ళినాక వేవ్ పూల్ అనే ప్లేస్కి పోయాము అప్పుడు పోయినంగానే అందులో అలలు వచ్చాయి సముద్రం లాగానే అక్కడ ఉన్నాము చాలాసేపక్కడే ఉన్నాం మా సా సార్ వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడే చాలా బాగా జాలీగా ఉన్నాం అక్కడ ఎవరికైనా ఒత్తిడి ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ఎంతసేపైనా ఉండొచ్చు అక్కడ టికెట్ చిన్నవారికి తొమ్మిది వందలు పెద్దవారికి వెయ్యి రూపాయలు ఇంకా ఫాస్ట్ ట్రాక్ అనే ఒకటి ఉంటుంది అది తీసుకుంటే మనం ఎందులోకైనా తొందరగా వెళ్లొచ్చు వెళ్లాలనుకుంటే దానికి ఎక్కువ ప్రైస్ పడుతుంది అంటే ఎక్కువ రూపాయలు ఇయ్యాలి మనం వాళ్లకి అంటే చిన్నపిల్లలకి పన్నెండు వందలు పెద్దవాళ్లకి పంతొమ్మిది వందలు అలా ఇవ్వాలి ఇచ్చినప్పుడు మనం తొందరగా వెళ్లొచ్చు అందులో ఒక కారు బొమ్మలు ఉన్నాయి అందులోకి ఎక్కినప్పుడు నేను నా స్నేహితుడు ఒకే దాంట్లో ఎక్కాము ఒకలు ఒకలు గుద్దుకుంటా గుద్దుకుంటా ఆడుకున్నాము అప్పుడు నేను చాలా మంచిగా తోలాను తెలుసా మీకు అప్పుడు మా ఫ్రెండ్ ఏమో కింద తొక్కేది ఉంటది నా చేతిలోనేమో స్టీరింగ్ ఉంటుంది అప్పుడు మేము చాలా మంచిగా పోయాము దాని తర్వాత మేము రోలర్ కోస్టర్ ఎక్కాము రోలర్ కోస్టర్ అంటే అసలు చాలా వేగంగా వెళుతుంది అది ముందుగా ఎనకల్కి చిన్నగా టిక్ టిక్ టిక్ టిక్ అనుకుంటా ముందలికి వెనకాలకి వెళ్తుంది దాని తర్వాత ఒకేసారి ముందలు తెచ్చినప్పుడు ప్రాణాలు గాల్లో ఉన్నట్టు అనిపిస్తాయి చాలా భయం వేస్తుంది ఎవరైనా ఎక్కాలంటే చాలా ధైర్యం ఉన్నోళ్లు అయితేనే ఎక్కచ్చు నేను నా స్నేహితుడు వంశీ అని ఇద్దరం ఎక్కాము ఎక్కినప్పుడు చాలా ఫాస్ట్ ఒకేసారి వెళ్లి అక్కడ మనది ఫోటో కూడా తీస్తుంది తెలుసా అప్పుడు వెళ్లి మళ్ళా రివర్స్ వచ్చి రివర్స్ తిరిగి వస్తాం మనం కిందకి అది దిగాక కొంత దూరం వెళ్ళాక ఒక రెయిన్ డ్యాన్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది ఆ దాంట్లో వెళ్లాక మొత్తం లైట్లు అయన్ని వచ్చి మీద పడతాయి అలాగే వర్షం కూడా వస్తుంది మరియు ఇంకా చాలా బాగా సాంగులు వస్తాయి డ్యాన్స్ వేసుకోవచ్చు మనం ఇంకా